అవునవును

అంటే ఇది విజయవాడ దగ్గర అండి అంటే ఎట్లా ప్లాన్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో అలా

అంటే అదే మీరు అంటే ప్లానింగ్ ఎలా ఉంటుంది ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఎన్ని లొకేషన్స్ వరకు మీరు కవర్ చేయగలుగుతారు

అంటే ఎంత ఛార్జింగ్ ఎలా ఉంటుంది అంటే కాస్ట్యూమ్స్ అవి కూడా అందులోనే ఇంక్లూడ్ అవుతాయా

సరే సరే ఒకసారి మీరు కూడా అన్నీ చూసుకుని ఒకసారి మాట్లాడండి